నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్ని మంచిగా జరుగుతున్నాయి అండి మీరు అన్నట్టే జరుగుతున్నాయి మీకు ఇంకేమైనా చేయించాలని ఉందా అన్ని రకాల పూలు తెచ్చామండి

అన్ని తెచ్చిపెట్టామండి మీకు కావాల్సిన పూల కంటే మంచి మంచి పూలు తెచ్చి పెట్టామండి మంచి సు సుగంధం ఇచ్చే పూలు తెచ్చామండి ఉంటాయండి మీరు స్టేజ్ మీద ఏమైనా పెట్టించాలనుకుంటున్నారా స్టేజ్కి బ్యాక్ గ్రౌండ్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా మొత్తం పూలతోనే ఉండాలా అవునా అండి అండీ ఇంకేమైనా కలర్స్ ఏమైనా పెట్టించాలనుకుంటున్నారా

చేసి పెడతామండి మేము మంచి మంచి వండే వాళ్ళని తీసుకుని వచ్చామండి మంచి మంచి షెఫ్స్ని పిల్చుకుని వచ్చాము మీ పెళ్ళి కోసం మీ పెళ్ళి కోసం మీరు నిస్వార్ధంగా ఉండండి చాలా మంచిగా చేస్తాం

అండి స్పైస్ మేము మేము చెప్తామండి అడుగుతామండి మేము అవసరం పడినప్పుడు మీకు ప్రతిసారి అడుగుతామండి చెప్పుకుంటారండి చెప్పుకుంటారు మీరు ఎంత మంచిగా ఉంటుంది అంటే చూడండి థ్యాంక్ యూ అండి మీరు అలా అన్నందుకు మేము ఇంకా మంచిగా చేస్తామండి ఇంకా చాలా మీకు చూడంగానే నచ్చేసేలాగా చేస్తామండి అండి కలుద్దాము మీకు ఎక్కడ దగ్గరగా ఎక్కడ మీరు రావాలనుకుంటున్నారు అక్కడ కలుద్దాము ఇప్పుడే చెప్పేయండి సరే అండి మీ ఇంటికి ఎప్పటి వరకు రావాలండి నాకు తెలుసు మీ ఇల్లు ఎక్కడ ఎప్పుడు వరకు రావాలండి ఎప్పుడు సరే అండి సరే అండి సరే అండి చేస్తున్నాం అండి బాయ్